ట్రెడ్మిల్ అనేది ఒక గొప్ప వ్యాయామ పరికరం ఇది మీకు మనకు ఇంట్లోనే పరిగెత్తడానికి లేదా నడవడానికి పనికొస్తుంది ట్రెడ్మిల్పై వర్క్అవుట్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ట్రెడ్మిల్ పెట్టుకోవడం వల్ల మనం బయటికెళ్ళి చుట్టుపక్కల ఇంటి ముందర పరిగెత్తకుండా మన ఇంట్లో మనం సౌకర్యం ప్రకారంగా టైమ్ చూసుకొని మరోసారి ఎంత కావాలో అంత సేపు చూసుకొని మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ట్రెడ్మిల్పై వర్క్అవుట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనం బరువు తగ్గడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది కండరాలను బలపరుస్తుంది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది ట్రెడ్మిల్ అనేది మనకి ఒకటి ఇంట్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు మనకు ఎంత సేపు కావాలంటే అంతసేపు తిరగచ్చు అలాగే మనం రోడ్ల మీద తిరగాలి అనుకున్నప్పుడు అప్పుడు ఒకవేళ మనకు ఒక షూ కాలికి షూ సాక్స్ అనేది లేకపోతే మనం ఎక్కువ సేపు తిరగలేం అలాంటప్పుడు మనం ఇంట్లోనే ట్రెడ్మిల్ని వాడుకొని మనం వర్క్అవుట్లు చేయొచ్చు ట్రెడ్మిల్పై మరియు నేలపై పరిగెత్తడం వల్ల వర్క్అవుట్ చేయడం వల్ల నేలపై కూడా ఒక్కటే రెండు హృదయం పై స్పందన రేటును పెంచడాన్ని మరియు క్యాలరీని బర్న్ చేయడానికి సహాయపడతాయి ట్రెడ్మిల్పై ట్రెడ్మిల్పై పరిగెత్తడం నేలపై పరిగెత్తడం కంటే కొంచెం సులభం ట్రెడ్మిల్పై పాదాలను కొంత సమయాన్ని అందిస్తుంది ఇది కీళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది ట్రెడ్మిల్పై పరిగెత్తడం మరింత నియంత్రిత వాతావరణంలో జరుగుతుంది మీరు మీ వేగం మరియు వాలును సులభంగా సర్దుబాటు చేయవచ్చు ట్రెడ్మిల్ పరిగెత్తడం కొంచెం బోరింగ్గా ఉండవచ్చు మీరు ఒకే చోట పరిగెడుతున్నారు కాబట్టి నేలపై పరిగెత్తడం కంటే ఇది తక్కువ మెరుగుని చూపిస్తుంది నెమ్మదిగా ప్రారంభించండి మరియు మీ వేగాన్ని క్రమంగా పెంచండి మీ శరీరం వినండి మరియు మీకు నొప్పిగా అనిపిస్తే ఆపండి సరైన బూట్లు ధరించాలి ట్రెడ్మిల్పై చేస్తున్నప్పుడు బూట్లు మరియు సాక్సు జాగ్రత్తగా వేసుకోవాలి లేదా మనకు కింద పడే సూచనలు ఉంటాయి దాని బదులు మనము రోడ్లమీద కింద నడిచామంటే మనం జాగ్రత్తగా ఉంటుంది మన ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది దాన్నిబట్టి మనం ఎక్కువ సేపు ట్రెడ్మిల్ కంటే బయట తిరగడమే ఆరోగ్యనికి మంచిదని నేను అనుకుంటున్నాను